నేను అపోలో ఫార్మసీ వాళ్ళది ఆలోవెరా ఫేస్ వాష్ కొన్నానండి రీసెంట్గా నిజంగా అది చాలా బాగా ఉందండి ఫేస్ ఒక్కసారి వాష్ చేసుకుంటే మన మొఖం మీద ఉన్న జిడ్డు అంతా పోయి చాలా క్లియర్గా ఒక పౌడర్ వేసుకున్నంత బ్రైట్నెస్ వస్తుంది అండి చాలా ఒక గంట వరకు కూడా మనకి జిడ్డు అనేది పట్టటం లేదు ఎందుకంటే నాది కొంచెం ఆయిలీ స్కిన్ అండి అందుకనేసి ఇది చాలా డీప్గా క్లీనింగ్ చేస్తుంది మాకు చాలా బాగుందండి ఇది ఇది రేటు వచ్చేసి ఎంత అంటే టూ హండ్రెడ్ రుపీస్ అండి అయితే ఇది కొంచెం మెడికల్ వాల్యూస్ కూడా ఉన్నాయన్న మాట ఇందులో మనకి నేచురల్గానే ఉంటుంది కొంచెం మెడికల్ వాల్యూస్ కూడా ఉండటం వల్ల ఇది చాలా బాగా యూజ్ అయిందండి నాకు నేను ట్రావెలింగ్కి వెళ్ళినప్పుడు కూడా ఇది వేసుకొని కంపల్సరీ వెళ్తాను ఎందుకంటే ఫేస్ మీద ఉన్న జిడ్డు ఫేస్ మీద ఉన్న మురికి అంత కూడా ఇది ఒక్కసారి వాష్ చేయగానే ఫేస్ వాష్ చేసుకోగానే ఇది చాలా బ్రైట్నెస్ ఇస్తుందండి ఈ ఫేస్ వాష్ అయితే నేను అందరికీ సజెస్ట్ చేస్తాను చాలా బాగా నచ్చింది అండి నాకు ఇదేనండి నేను యూజ్ చేసేది